క్యాంటీన్ ఓనరా అండి మాట్లాడేది ఏంటండి క్యాంటిన్ ఇంత మురికిగా వుంది అసలు బల్లలు తుడవట్లేదు ఎంగిలి ఎక్కడబడితే అక్కడ ఎంగిలి ఉంది మురికిగా వుంది ఆ పొయ్యి దగ్గర చూస్తే ఏమో మా ఆయిల్ మరకలు ఉన్నాయి జారిపోతు ఉంది ఇట్లా ఉంటే ఎట్లాగండి బల్లలు తుడవమన్నకానీ మీ స్టాఫ్ తుడవట్లేదు

ఎందుకలాగ అండి అసభ్య అసభ్యంగా ఉంది అది మురికి మురికిగా ఉంది నీట్గా లేదు ఫ్యాన్కు ఏమో బూజు వేలాడుతుంది తినేటప్పుడు తినేటప్పుడు ఆ బూజు పడితే ఎంత అసయ్యంగా ఆరోగ్యంగా ఉంటారా కస్టమర్లు వచ్చే వాళ్ళు చెప్పండి సారి చెప్తే ఎట్లాగ అండి మీరు పరిశుభ్రంగా ఉంచాలి కదా అట్లా అంటే ఎట్లా కుదురిద్ది అడిగిన వాళ్ళందరికి సారి చెప్తు ఉంటారా అ అది వాళ్ల వాళ్ళకి చెప్పి చేయించాలి కదండి దగ్గరు ఉండి మీరు ఇట్ల అయితే మీ క్యాంటిన్కి ఎవరు వస్తారు నా ఇట్లాగే మీరు కంటిన్యూ చేస్తు ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లెయింట్ చేస్తాం ఎంత మురికిగా ఉంటుందో అసలు మీరు వండే డేక్షాలు చూశారా మీరు వండే పాత్రలు చూశారా ఆ టేబుల్స్ చూశారా కుర్చీలు చూశారా కుర్చీలు కూడా విరిగి పోయి ఉన్నాయండి ఎప్పుడు చేయిస్తారు ఆరోగ్యాలు పాడైపోయిన తర్వాత చెప్పండి ఇట్లా ఇది కరెక్ట్ కాదు కదా మీరు మీరు ఇట్లాగ ఉంటే మీరు కూడా అట్లాగే తింటారా మీ ఇళ్ళల్లో కూడా అలాగే ఉంటారా మీరు డబ్బుపెట్టి డబ్బులు పెట్టి టిఫిన్ చేసే వాళ్ళు అన్నం తినేవాళ్ళు ఎలా తింటారు ఇంత అసభ్యంగా అసభ్యకరంగా ఉంది మీ హోట్ల్ అసలు అది కరెక్ట్ కాదు కదా చెప్పండి మేము మేము ఈసారి వచ్చేసరికి మీ హోటలు నీట్గా ఉండకపోతే ఖచ్చితంగా ఫుడ్ ఇన్స్స్పెక్టర్కి కంప్లెయింట్ చేయాల్సి వస్తుంది అది ఒకటి గమనించుకోండి మీరు స్టాఫ్ని తీసేస్తే బెటరు మీరు ఇంకో వేరే స్టాఫ్ని పెట్టుకుని శుభ్ర పరిశుభ్రంగా ఉంచండి మేము ఈసారి విసిట్ చేసేసరికి మేము తినడానికి వచ్చినప్పుడు అట్లా ఉంటే మటుకి ఖచ్చితంగా ఫుడ్ ఇన్స్స్పెక్టర్కి కంప్లెయింట్ చేస్తాం అర్దమైందా సరే